అవును నాకు వంట చేసేటప్పుడు చూసుకోవడానికి చాలా ఇష్టమైన వంటల పుస్తకాలు మరియు ఆహార బ్లాగ్లు ఉన్నాయి వంటల పుస్తకాలు ఏంటంటే ద జాయ్ ఆఫ్ కుకింగ్ బై ఇర్మా బెకర్ ఈ పుస్తకం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మొదటిసారిగా ప్రచురింపబడింది మరియు ఇది అమెరికాలోని అత్యంత ప్రజాదారణ పొందిన వంటల పుస్తకాల్లో ఒకటిగా ఉంది ఇది వివిధ రకాల వంటకాలను కవర్ చేస్తుంది వీటిలో ప్రాథమిక వంటలు రుచికరమైన వంటలు మరియు ఆహార పదార్ధాలు ఉన్నాయి ఇంకోటి వచ్చి ద ఫుడ్ ల్యాబ్ బై జె కెంచి లోఫస్ ఎల్ట్ ఈ పుస్తకం వంట పద్దతులను శాస్త్రీయంగా అన్వేషించడానికి మరియు మెరుగుపరచడానికి ప్రసిద్ధి చెందింది ఇది వంటకాల యొక్క శక్తివంతమైన ఫోటోలు మరియు ఖచ్చితమైన సూచనలతో నిండి ఉంది ఇంకా వచ్చేసి సాల్ట్ ఫ్యాట్ యాసిడ్ హీట్ బై సమీన్ నోస్రాట్ ఈ పుస్తకం నాకు నాలుగు ప్రధాన రుచులను ఉప్పు కొవ్వు ఇంకా ఆమ్లం మరియు ఉష్ణోగ్రత ఒకేచోట కలిగి ఉన్న ఒక అద్భుతమైన వంటల పుస్తకం ఇది ఇది మీకు మంచి వంటకాలను సృష్టించడానికి అవసరమైన సాధనలను అందిస్తుంది ఆహార బ్లాగ్లు ఒకటి ఏంటంటే శ్రావణీస్ కిచెన్ ఈ బ్లాగ్ ప్రతి రోజు కొత్త వంటకాలు రుచికరమైన చిట్కాలు మరియు ఆహార ప్రపంచం నుండి వార్తలను కలిగి ఉంటుంది ఇంకోటి వచ్చి అమ్మ చేతి వంట ఈ బ్లాగ్ ప్రపంచంలోని అత్యుతమైన వంటకాలను కలిగి ఉంది ప్రతి వంటకానికి ఖచ్చితమైన సూచనలు మరియు ఫోటోలు కూడా ఉన్నాయి ఇంకొటి వచ్చి టేస్టింగ్ టేబుల్ ఈ బ్లాగ్ కొత్త వంటవాళ్ళ రుచికరమైన చిట్కాలు మరియు ఆహార ప్రపంచం నుండి వార్తలను కలిగి ఉంటుంది ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వంటకాలు దృష్టి పెడుతుంది ఈ వంటలు ఈ పుస్తకాలు మరియు ఆహార బ్లాగ్లు నాకు కొత్త వంటకాలు నేర్చుకోవడానికి మరియు నా వంట నైపుణ్యాలని మెరుగుపరచడానికి సహాయపడినాయి నేను వీటిని వాటిని అందరికి సిఫార్సు చేస్తున్నాను